భారత దేశంలో వాతావరణం చల్లగా ఉంది ఒక్కొక్కసారి వాన పడేలాగా అవుతుంది అది కాకుండా మళ్ళీ ఎండలు వస్తున్నాయి అసలు వాన కాలమా చలి కాలమా ఎండా కాలమా ఏమి తెలుస్తలేదు ఒక్కొక టైంలో ఒక్కొక్క లాగ మారుతూ ఉంది అది కాకుండా వివిధ ప్రాంతాలల్లో వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి ఆ వర్షాలు పడటం వల్ల పంట నష్టం జరుగుతుంది పంట నష్టం జరగడం వల్ల రైతులు చాలా బాధపడుతూ వారికి పెట్టుకున్న అంతా పెట్టుబడి రాకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటున్నారు అంటే అసలు మనకి ఏ కాలం ఏ నెలలో వస్తుంది ఏ రోజు ఎట్ల ఉంటుంది అని ఏం తెలుస్తలేదు అన్నీ ప్రతీ నెలలో ఒక్కొక్క సారి ఒక్కొక్కలాగా మారుతూ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా అవుతుంది ప్రజలకు కాకుండా రైతు వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకంటే వర్షా కాలం లాగ ఉండదు కానీ వర్షాలు బాగా పడడం వల్ల పంట నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు పెట్టిన పెట్టుబడి రాకపోవడం వల్ల చాలా బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఏది ఎట్లా అని తెలుసుకొని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి